మొక్కలలో రకాలు వాడగల మెళకువలు మరియు పూల ప్రదర్శనలు ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలో పూల లోయ ఉంది ఇక్కడ ఐదు వందల కంటే ఎక్కువ రకాల పుష్పాలను చూడవచ్చు పూల లోయ ఎనభై ఏడు పాయింట్ యాభై కిలోమీటర్లు చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది దేశ విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు బ్రిటీష్ పర్వతారోహకుడు ఫ్రాంక్ స్మిత్ పంతొమ్మిది వందల ముప్ఫై ఒకటిలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని కనుగొన్నాడు స్మిత్ ఈ లోయ గురించి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే పుస్తకాన్ని కూడా వ్రాసారు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పూల లోయను గుర్తించి ఈ ప్రాంతం ట్రెక్కింగ్కు ప్రసిద్ధి చెందింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రతీ సంవత్సరం జూన్ ఒకటిన ఓపెన్ అవుతుంది అక్టోబర్ నెలలో క్లోజ్ చేస్తారు ఈ లోయ నార్ గంధమాధన్ పర్వతాల మధ్య ఉంది లోయకు సమీపంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది నుబ్రా వ్యాలీ ఒక అందమైన పూల లోయ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున కలదు దీనిని లడక్ తోట అని కూడా పిలుస్తుంటారు అక్కడి స్థానికులు సంవత్సరం పొడవున మంచుతో కప్పబడి ఉండే నుబ్రా వాలీని వేసవిలో సందర్శించటానికి భారతీయులు విదేశీయులు ఇష్టపడతారు నుబ్రా వ్యాలీ ప్రాంతంలో ఎక్కువగా పసుపు పింకు వర్ణాలు కలిగిన పూలు పూస్తాయి ఇవే ఇక్కడ అధికంగా కనిపిస్తాయి కూడా ప్రపంచ ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గం గుండా వ్యాలీ చేరుకొని ప్రయాణం ఊపిరి బిగబట్టే విధంగా ఉంటుంది సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడే ఈ ప్రాంతంలో సందర్శన సాహకులకు ఉత్తేజాన్ని ఇస్తుంది భారతదేశం ఎన్నో గొప్ప గొప్ప పర్యాటక గమ్య స్థానాలను కలిగి ఉంది ఆహ్లాదం వినోదం సాహసం అజ్ఞా ఆధ్యాత్మికం ఇలా పర్యాటకులను అభిరుచికి తగిన ప్రదేశాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ప్రపంచ దేశాల టూరిస్టులు కూడా భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను చూడటానికి వస్తుంటారు దానిలో ముఖ్యంగా పుష్పాలను వికసించే ప్రదే ప్రదేశాలను చూడటానికి చాలా మంది వస్తుంటారు సాధారణంగా రంగురంగుల వికసించే పూలు లేకుండా వసంతకాలం అసంపూర్ణంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ప్రతీ ఏట ప్రపంచవ్యాప్తంగా క్రొత్తగా వికసించిన పూలు ప్రకృతికి క్రొత్త అందాలను అద్దుతాయి ఈ ఏడాది కూడా రంగురంగుల పూలు ఎంతో అద్భుతంగా వికసించినప్పటికీ వాటిని ప్రత్యక్షంగా చూ చూసే అవకాశం ప్రజలకు లేకుండా పోవడానికి కారణం చాలానే ఉండవచ్చు కానీ వాటన్నింటినీ అధిగమించి పూల అందాలని ఎప్పుడూ సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటాయి అలాగే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పర్యాటకులకు ఆకట్టుకునేంతగా శ్రీనగర్లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డేన్లో చాలా రకాల పూలు పూస్తూ ఉన్నాయి